గుంటూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ఎన్నో పల్లెలు సిటీలు ఉన్నాయి ఇప్పుడు ఉన్న ఫాస్ట్ లైఫ్లో రవాణా లేకపోతే ఏమీ లేదు ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశం వెళ్ళడానికి రవాణా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది రవాణా వివిధ రకాలుగా ఉంది రైల్వే రోడ్డు ద్వారాగా అభివృద్ధి పొందుతుంది రైల్వే అయితే గుంటూరు నుంచి విజయవాడ ప్యాసెంజర్ దాని ద్వారాగా ప్రతి ఊరిలో ట్రైన్ ఆగటం వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ జీవితాలను గడుపుతున్నారు హైదరాబాద్ కాచిగూడ నుండి గుంటూరు ప్యాసెంజర్ కూడా అందుబాటులో ఉండడం వల్ల ప్రయాణం ఎంతగానో సులభంగా ఉంటుంది అదేవిధంగా రోడ్ ప్రయాణం అయితే శ్రీ మల్లికా ట్రావెల్స్ వాళ్ళ బస్ ప్రయాణం చేయడానికి సులభంగా ఉంటుంది ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మరియు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళటానికి ఎంతగానో దోహద పడుతుంది